కచ్చితంగా నాకు కొన్ని ఇష్టమైన కథా పాత్రలు ఉన్నాయి మిడ్యూల్ డి సర్వెంటర్స్ రాసిన అదే పేరుతో ఉన్న పుస్తకంలోని డాన్ డి కోడ్ నాకు ఇష్టమైన వాటిలో ఒకటి నేను డాన్ డీకోడ్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే అతను కలలు కనేవాడు మరియు నిస్సహాయ శృంగార పరితమైనవాడు తనకు తాను కష్టాల్లో కూరుకుపోయినప్పటికీ సరైన పని చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు అతను కూడా చాలా ఫన్నీ క్యారెక్టర్ మరియు అతని దుస్సాహసనాలు చూసి నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను పుస్తకంలో డాన్ డి కోడ్స్ జరిగిన రాశాశ్వతమైన సంఘటనలో ఒకటి అతను విండ్ మిల్లును జాయింట్గా తప్పుగా భావించటం అతను తన లాంచ్లో విండ్ మిల్ వద్ద చార్జ్ చేస్తాడు కానీ గాలిమర అతనకి చాలా బలంగా ఉంది మరియు అతను నేల మీద పడతాడు డాన్ క్విక్ సోట్ యొక్క ఆదర్శవాదం మరియు గులాబి రంగు అద్దాల ద్వారా ప్రపంచాన్ని చూడాలని అతని ధోరణికి ఇది ఒక్క అద్భుతమైన ఉదాహరణ డాన్ క్విక్ సోట్ నుండి నేను చాలా నేర్చుకున్నాను మీ కలలు అసాధ్యమని అనిపించిన వాటిని అనుసరించుట వాటి యొక్క ప్రాముఖ్యతను అతను నాకు నేర్పించాడు కష్టాల్లో కూడా నవ్వు యొక్క ప్రాముఖ్యతను అతను నాకు నేర్పించాడు